ఈ మధ్యనే మాకు చిన్న దూడపిల్ల పుట్టింది ఆ దూడను మా వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆ దూడపిల్లను పెద్దవాటితో కలపకుండా విడిగా ఉంచుతారు దానికి ప్రొద్దున సాయంత్రము తల్లిపాలు పట్టిస్తాము మా పిల్లలందరూ ఆ చిన్నదూడని జాగ్రత్తగా చూసుకొని దానితో ఆడుకుంటాము